అవును అండి మ మనం ఒకవేళ మనం వంటలు చేసేటప్పుడు చాలా చాలా రకాలుగా మనం మనం వంటకాలని యూజ్ చేస్తాము మనం ఒక నే నేనైతే ఒకసారి మ్యాగీ చేసేటప్పుడు అయితే అంటే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ అయితే మనం మ్యాగీని ఉడక పెట్టుకుంటాము కదండీ ఉడకబెట్టుకున్న తరువాత దాంట్లో ఉన్న మసాలాలు వేసుకొని కొంత మంది ఇట్లా తింటారు అన్నమాట అలా అయితే అసలు తినొద్దు అండి ఎందుకంటే అది మంచిది కాదు

ఇట్లా జీలకర్ర అవన్నీ ఉంటాయి కదా చాలా అంటే చాలా భయపడ్డాను వేసేటప్పుడు వేసాక అన్ని వేసాక చికెన్ వేయడం చికెన్ బాగా ఉడికిన తరువాత కారం వెల్లుల్లి గడ్డ ఇట్లా అన్నివేయడం నేను అయితే ఉప్పు అయితే మరచిపోయిన అప్పుడు అయితే ఉప్పు వేయడమైతే మరచిపోయానండి అంటే మనం ఉప్పు లేనిది ఇంకా టేస్టే ఉండదు కదండీ చికెన్ కర్రీ అయితే ఇంకా అందరు నన్ను ఇంట్లో తిట్టారు ఆ తరువాత మళ్ళీ సెకండ్ టైం కర్రీ వేసేటప్పుడు అయితే

పప్పు కర్రీ చేస్తే అందులో ఉప్పు వేయలేదు కారం వేయలేదండి మరచిపోయింది రెండు మరచిపోయింది అండి అంటే వేసింది అనుకుంటాను కాకపోతే దాని బదులు ఇంకేమో వేసింది అంటే ఇంకా ఏమో ఎక్కువ వేసింది కాకపోతే ఏమైందంటే అవి అట్లా అట్లా తింటే మనకి ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అంటే మనం మన ఒళ్ళు కరాబైతది మనకి మనకి చాలా అనోగ్ అనారోగ్యాలు వస్తాయి అండి అందుకు మనం ఏమి చేయాలంటే మనం కొంచెం వంటలు చేసేటప్పుడు కొంచెం శ్రద్ధ అనేది పెట్టాలండి శ్రద్ధ పెట్టకపోతే అసలు అసలు కూరలు మంచిగా రావు నాకు తెలిసినంత వరకైతే ఇంకా ఏంటంటే ఇంకా ఏంటంటే అప్పుడు ఇంకా ఏం చేసామంటే ఆ కర్రీ అంత తీసేసి మళ్ళీ కర్రీ చేసుకున్నాము ఇంకా నాకు నాకు తెలిసిన కర్రీస్ అయితే నాకు ఎక్కువ ఏం కర్రీస్ రావు అండి నాకు తెలిసిన కర్రీ అయితే ఇంకొకకి ఉంటుంది ఎగ్ ఎగ్ కర్రీ మీ అందరికీ తెలుసు మీరందరూ చేసుకుంటారు మీరే మీరు చప్పగా తింటారో కారం తింటారో నాకు తెలియదు నేను అయితే కారమే తింటాను ఎగ్గు కర్రీ చేసేటప్పుడు కూడా అంటే ఎగ్గులో కూడా కొంచెం వెరైటీ వెరైటీగా చేసుకుంటాము కొంత మందేమో ఆయిల్ పోసుకొని కరివేపాకు అవి ఇవి వేసుకొని అవి ఇవి వేసుకున్న తరువాత జీలకర్ర అలాంటివి వేసుకున్న తరువాత ఎగ్గు కొట్టి ఇట్లా మొత్తం గీకి గీకి లెక్క అంటే మొత్తం గీకి గీకి ఉంటుంది కదండీ అట్లా చేసుకున్న తరువాత కారం వేసుకొని కొంచెం

అంటే మటన్ కూర కూరనే తింటానని నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలిసినంత వరకైతే ఇట్లా ఫ్రై అయితే మటన్లో నేను చూడలేదు అండి నాకు తెలిసి మటన్ కూరనే తింటారు అండి బాగా ఇంకా వచ్చి ఫిష్ ఫిష్కి వచ్చేసి అయితే చేపలు అండి చేపలు అయితే మనం బాగా బాగా కూరతో అంటే పచ్చి పులుసు పోసుకొని కూర వండుకొని తింటారు కదండీ అట్లా బాగా తింటారు అండి ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే కొంత మంది వేపుడు కూడా చికెన్ ఫిష్ వేపుడు ఫిష్ వేపుడు చికెన్ వేపుడు అవి చేసుకుంటారు అండి మటన్ వేపుడు అయితే నాకు తెలియదండి ఫిష్ వేపుడు కూడా ఒక రకంగా కోసుకొని మంచిగా ముక్కలు వేసుకొని కారం పట్టించి అవి బాగా వేయింపుకొని మంచిగా తింటారు అండి నేను కూడా అలానే తింటాను అండి ఇంకా పులుసు పోసుకొని కూడా బాగా బాగా పోసుకొని తింటారు అండి

ఇదేం అట్ల కాదు అండి పప్పులు పప్పులే ఉంటుంది అండి కర్రీ ఇట్లా అంటే మనం మనం ఏ రకం వంట చేసినా కూడా మనం చాలా రకాలుగా వాడుకుంటాము మసాలాలు అనుకుంటాను కారం అనుకుంటాను ఉప్పు అనుకుంటాను దంచిన వెల్లిపాయలు ఇట్లా చాలా అంటే మనం చాలా వాడుకుంటాము అండి మీరు కూడా వాడుకుంటారు నాకు తెలిసి మా వంటలలో అయితే నేను అయితే ఈ వివిధ వస్తువులు అయితే ఖచ్చితంగా వాడాలి ఎందుకంటే ఇవి వాడకుంటే